మేము పండగలలో క్రిస్మస్ పండగ చేసుకుంటాము తరువాత మిగతావన్నీ హాలీడేస్ వస్తాయి కాబట్టి దాంట్లో కూడా వంటకాలు బాగా చేస్తాము ఇంకా పండగలు వచ్చాయి అంటే గారెలు వేసుకుంటాము తరువాత బిర్యాని చేసుకుంటాము చికెన్ కర్రీ చేసుకుంటాము తరువాత గా జంతికలు జంతికలు వేస్తారు మా మమ్మీ బాగా వేస్తారు తరువాత చెక్కిడాలు అప్పడాలు గులాబ్ గులాబ్ జామున్ చేయడం నాకు బాగా వచ్చు గులాబ్ జామున్ చేసే మొన్న చేసాను చాలా బాగా కుదిరాయి మొన్న ఈసారి దివాళికి కూడా గులాబ్ జామున్ చేస్తాను గులాబ్ జామున్ కాకుండా ఇంకా రవ్వ లడ్డు తరువాత స్వీట్ ఐటమ్స్ నేను యూట్యూబ్లో చూసి చేసుకోవడం చాలా ఇష్టం నాకు ఇంకా మా తమ్ముడోళ్ళకి సండే సండే వస్తే మేము రెసిపీస్ చేసుకుంటాము పండగలలో అయితే ఇలాగే అరిసెలు గారెలు చెక్కిడాలు తరువాత పూత పూతరేకులు ఇవన్నీ చేస్తూ ఉంటాము మాకు ఇష్టమైనది ఇంకా కొబ్బరి కొబ్బరి లడ్డూలు కొబ్బరితో చేసినవి చాలా బాగుంటాయి అన్నమాట మా మమ్మీ రెసిపీస్ చేస్తూ ఉంటారు ఏ ఏ వంటకాలు అంటే కొబ్బరితో నూజు కొబ్బరి నూజు కొబ్బరి లడ్డూలు తరువాత కొబ్బరి కోరు చేసి దాంతో స్వీట్ తయారు చేస్తారు అదొకటి చాలా బాగుంటాయి అరిసెలు అరిసెలు చాలా బాగుంటాయి అరిసెలు తినడం నాకు చాలా ఇష్టం స్వీట్గా ఉంటాయి కదా అందుకే ఇష్టం